మ్యాడం రమ్య ట్రావెల్ ఏజెన్సీ నా అండి మ్యాడం ఇలాగా మేము విజయవాడలో ఉంటాము ఇప్పుడు మేము కాకినాడ వస్తున్నాం మ్యాడం ఇప్పుడు మమ్మల్ని కాకినాడ నుంచి అంటే ఈ దసరాకి తీసుకెళ్లాలి మ్యాడం అదే మ్యాడం మేము కాకినాడ వస్తాము ఈ ద దసరాకి మమ్మల్ని ద్రాక్షారాం తీసుకెళ్లాలి మ్యాడం ద్రాక్షారాం టెంపుల్ కి లేదు మేము కాకినాడ వచ్చేస్తాం మ్యాడం నెక్స్ట్ మంత్ ఎయిత్ ని అవును మ్యాడం మేము ఫోర్ డేస్ అక్కడ ఉంటాం మ్యాడం ఈ ఫోర్ డేస్ మమ్మల్ని కాకినాడ నుంచి ద్రాక్షారాం మళ్ళీ అప్ అండ్ డౌన్ తిప్పాలి మ్యాడం ఈ ఫోర్ డేస్ అవును మ్యాడం ఫుడ్ అకామిడేషన్ గట్ట అంటే టెంపుల్ లో ఆల్రెడీ మీకు అకామిడేషన్ గట్టా బాగుంది మ్యాడం అక్కడ ఫుడ్ కూడా అక్కడ పెట్టించేస్తాము డ్రైవర్ కూడా మేము కావాలంటే అక్కడ ఏదైనా హోటల్ అరేంజ్ చేస్తాము ఫుడ్డు ఫుడ్డు ఏమి అక్కరలేదు మ్యాడం అక్కడ మాములుగా ఇక్కడ అంటే సిక్స్ మెంబెర్స్ కి ఎంతవుద్ది మ్యాడం మాములుగాని ద్రాక్షారం నుంచి కాకినాడ సిక్స్ మెంబర్స్ కి మాకు ఎంత అవుతుంది ప్యాకేజ్ చెప్తే

ఓకే మ్యాడం ఓకే నండి ఓకే మ్యాడం థ్యాంక్ యూ మ్యాడం నేను మీకు మెసేజ్ చేస్తాను మ్యాడం